తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణం కోసం చాలావరకు చెట్లను నరికివేశారు అటువంటి చర్యలు మనకు ఎలా హాని కలిగిస్తాయని అనుకుంటే చెట్లను నరికి వేయడం వలన మానవ మనుగడకు ఎంతో కీడు సంభవించి ఉంది చెట్ల ద్వారా మనకి ఆక్సిజన్ లభిస్తుంది మనం వదిలే కార్బన్డైయాక్సైడ్ని అవి పీల్చుకొని మనకి ఆక్సిజన్ని అందించి ప్రాణవాయువును అందిస్తున్నాయి వాటి ద్వారానే మనకి ఏ అనారోగ్యం లేకుండా బ్రతకగలుగుతున్నాం ఆక్సిజన్ లేకపోతే మనిషి ఏవిధంగా బ్రతకగలడండి కానీ ఆక్సిజన్ అందించే అటువంటి పచ్చని చెట్లను నరికివేసి మనుషులు వారి మనుగడకి కీడు సంభవించేలా చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో చెట్లను రోడ్లకు ఇరువైపులా వారి వారి వ్యక్తిగతంగా వారు నాటి వాటిని పెంచి పెద్ద చేయాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికి ఉంది కానీ ప్రతీ మనుష్యుడు వారి స్వలాభం కొరకు ముందుగా ఉన్న చెట్లను కూడా నరికివేసి స్థలాలు ఆక్రమించుకోవడానికి కానీ రోడ్ల నిర్మాణాలకు కానీ వారి వారి ప్రవర్తుల్లో వారికి అవసరమైన మేరకు చెట్లను నరికివేసి మనుషులకు నీడ లేకుండా చేస్తున్నారు పశువులేమి జంతువులేమి మనుషులేమి వారి వారు నీడ పట్టున సేద తీర్చుకోవడానికి చెట్ల నీడ అంటూ లేకుండా చేసుకుంటున్నారు దానికి మానవ తప్పిదాలే కారణం మనుషులు వారి వారి పొరపాట్లు చొప్పునే కీడును చేసుకుంటున్నారు ప్రభుత్వం పూనుకొని రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లను నాటించాల్సింది పోయి ఈ ప్రభుత్వమే అలక్ష్యానికి గురి అవుతూ చెట్లను నరికించి రహదారులు నిర్మించాలని ప్రాజెక్టులు నిర్మించాలని రింగ్రోడ్లు నిర్మించాలని ఎన్నో విధాలుగా వారి ప్రభుత్వ స్వలాభం కొరకు ఈ చెట్లను నరికి వేస్తున్నారు చెట్లను నరికితే మనిషికి మనుగడ లేదన్న సంగతి తెలిసి కూడా వారు ఆ తప్పిదాలను చేస్తూనే ఉన్నారు కాబట్టి ప్రతీ మనిషికి కూడా మానసిక స్పృహ కలిగి వారికి తోచినంత వరకు రోడ్లకి ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో కానీ చెట్లను నాటడానికి అవగాహన కల్పించుకోవాలి చెట్లు ఉంటేనే కదండీ పిల్లలు కానీ పెద్దలు కానీ సేద తీరడానికి నీడ పట్టున ఉండడానికి చిన్న పిల్లలకు ఉయ్యాళలకేమీ పశుపక్షాదులకేమి జంతువులకేమి వారు రెస్ట్ తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి చెట్లు లేకపోతే ఎండలో ఎంతో బాగా అలసిపోతున్నారు రోడ్ల పైన ప్రయాణించేటప్పుడు కూడా ఏదైనా బండి పంక్చర్ అయినా బస్సు ఆగిపోయిన అక్కడ నుండి దిగి ఏ నీడ దొరుకుతుందో చెట్ల క్రిందకి వెళ్ళి నిలుచుందాం అని ఆలోచిస్తారు ఇలా చేసుకుంటూ నరుక్కుంటూ పోతే చెట్లు అనేవి లేకపోతే ఆ టైంలో మనకు గుర్తొస్తుందండి ఇక్కడ చెట్టు ఉంటే బాగుండేది ఈ నీడను మనం కూర్చునే వారం అని ఆ సందర్భంలో అనుకుంటాం అంతే కానీ నిత్య జీవనంలో చెట్లు నాటి వాటిని పెంచి పెద్ద చేసి మానవ మనుగడకు ఉపయోగపడదామని ఏ మనుష్యుడు కూడా ఆలోచించడం లేదండి ఎవరి స్వలాభం వారిది చెట్లు నరుకుతాము స్థలాలు వేద్దాం వాటిని అమ్ముకుందాము మన స్వలాభం మనం చూసుకుందాం అన్న ప్రవృత్తితోనే ప్రతీ ఒక్కరూ ఉన్నారు ప్రభుత్వం కూడా వారు వారి స్వలాభాలు ఫ్యాక్టరీలు కట్టడానికేంటి రోడ్లు వేయడం ఏమిటి ఇలా రోడ్లు నిర్మించుకోవడానికి వీటి కోసమే ప్రాకులాడుతుంది కానీ కొంత స్థలమున్నా చెట్లు నాటుతామన్నా అవగాహన ఈ ప్రభుత్వానికి కూడా రావడం లేదండి ప్రతి ఒక్కరూ వారు వారి ఆలోచన చొప్పున ప్రతీ ఇంటికి కాకపోయినా ప్రతి వీధికైనా ఒక చెట్టు నాటి మానవ మనుగడకు మనము రాబోవు తరాలకు కూడా నీడను అందించే వారము అవుదామండి ప్రతీ ఒక్కరూ కూడా చెట్లను నాటడానికి సహకరిద్దాం మనమే కాదు మన పిల్లలకు కూడా చెట్లు నాటడం అలవాటు చెయ్యాలి చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఎక్కడ నుంచి వస్తుందండి ఇప్పుడు ఆక్సిజన్ లేక ఎంతో మంది హాస్పిటల్స్లో డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఆక్సిజన్ను ఛాంబర్లు వినియోగించుకుంటున్నారు అదే మనం ఎక్కువగా చెట్లని ఉపయోగించుకోవడం వల్ల మనం హాస్పిటల్ పాలయ్యే అవకాశం కూడా ఉండదండి కాబట్టి చెట్లు మనిషి జీవనంలో ఎంత ఉపయోగమో ప్రతీ ఒక్కరూ తెలుసుకొని అవగాహన కల్పించుకుని ఎదుటివారిని కూడా ప్రోత్సహించి ప్రతీ ఒక్కరితో కూడా చెట్లు నాటించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అలా చేపడితే ప్రతీ ఒక్కరు కూడా ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటి భావితరాలకు మనం నీడను అందించిన వారము అవుతాము ఆ కాలంలోనే అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లు నటించమని చెప్తే ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ప్రతీ ఉన్న చెట్టును నరుక్కుంటూ పోతున్నాడండి రోడ్లమీద ఏ నీడా లేకుండా చేస్తున్నారు పెద్దపెద్ద పట్టణాల్లో బిల్డింగులు కట్టడానికి ఉన్న చెట్లు నరికేస్తున్నారు చెట్లు లేకపోతే వర్షాలు ఎక్కడనుంచి వస్తాయండి వర్షాలు రాక ఎంతో మంది పంటలు పండక మనం చేసుకున్న కీడే తిరిగి మనకి కీడు రూపంలో ఎదురవుతుంది చేసినదానికే ప్రతిఫలం ఎదురవుతుంది కాబట్టి ఇప్పటికైనా భావితరాల్లో మార్పు చెంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా చెట్లు నాటడానికి మనం సహకరిద్దాము ఈ టైంలో చెట్లు నాటడానికి ప్రదేశం సరిపోక బిల్డింగుల పైన టెర్రస్ గార్డెన్స్ అని ఉన్న ఇంట్లో ఉన్న స్త్రీలు టెర్రస్ గార్డెన్స్ అని ఇంటి పంటలని అలా పండించుకుంటూ పోతున్నారు ఇదివరకు ఎవరూ ఇంటిపైన చెట్లు పెంచుకునేవాళ్ళు కాదండీ చుట్టుపక్కల పెరట్లో వాటిల్లో పెంచుకునేవారు ఇప్పుడు ఇంటి పైకి చెట్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది అది మనం చేసుకున్న చర్యలే కాబట్టి మానసిక స్పృహ కలిగి ఇకనుండి అయినా మనందరము చెట్లును ఇరువైపులా నాటుకుందాం ప్రతీ స్కూల్స్లోనేమి ఆఫీసుల్లోనేమి చెట్లను నాటే ప్రోగ్రామ్స్ పెట్టుకొని ప్రతీ ఒక్కరూ చెట్లను నాటడానికి సహకరిద్దాము ఉన్న చెట్లను నరికి వేయకుండా ఉంటే భావితరాలకు ఎంతో మంచిదని నేను భావిస్తున్నాను